హలో మ్యామ్ నేను సింగపూర్ నుంచి వచ్చాను నేను ఇలా వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను మేడం నాకు అంటే ఆంధ్ర ప్రదేశ్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్లేసెస్ అని కొన్ని ఉన్నాయి అలా చిన్న ప్లేసెస్ ఏమైనా తీసుకెళ్ళండి మేడం నన్ను లేదు మ్యామ్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం కారా మ్యామ్ ఓకే నాకు ఒక టెన్ డేస్కి టూర్ ప్లాన్ చేయండి మ్యామ్ నేను ఒక్కదాన్నే వచ్చాను

ఓకే మ్యామ్ అకొమొడేషన్ ఇంకా అన్నీ మీరే చూసుకోండి ఇంకా నాకు మొత్తం అంటే ఒక టెన్ డేస్లో అల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ అవ్వాలనమాట ఆంధ్ర ప్రదేశ్లో ఉన్నవి ఓకే మ్యామ్ ఏ ప్లేసెస్ ఉన్నాయి మ్యామ్ చూడ్డానికి ఆంధ్ర ప్రదేశ్లో మినిమము పర్టిక్యులర్గా నాకయితే పర్టిక్యులర్గా చార్మినార్ తీసుకెళ్ళండి మ్యామ్ హైదరాబాద్లో

ఓకే మ్యామ్ అయితే నాకు ఉన్న ప్లేసెస్ ఏంటో చెప్తారా మ్యామ్ వాట్సప్కి పెడతారా ఎంత సేపట్లో పెడతారండి సరే మ్యామ్ ఒకవేళ ప్లేసెస్ అవీ కనుక జాయిన్ అయితే మా ఫ్రెండ్స్ ఇద్దరు జాయిన్ అవుతారు మ్యామ్ అప్పుడు అన్ని ప్లేసెస్కి తిరగడానికి ఎంత అవుతుంది మ్యామ్ మినిమమ్ ఓకే మేడం కొంచెం త్వరగా చెప్పండి మ్యామ్ ఓకే మ్యామ్